గత కొద్ది సంవత్సరాలుగా వినోదం అనేది చాలా విధంగా మారిపోయింది కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే మన ప్రజలు అందరూ ఒకే దగ్గరికి చేరి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపేవారు వాటిని సామాజిక గుమిగూడడం అంటారు కానీ ఇప్పుడు చూస్తే అందరూ వ్యక్తిగత వినోదానికి అలవాటు పడ్డారు ఎలా అంటే వారు వారి సొంతంగా వచ్చిన వారి సొంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇలా సొంతంగా ఉండటం వల్ల వాళ్ల వాటి గురించి వారు తెలుసుకోగలడం మరియు వా వాటికి ఇష్టమైన వాటినే చూడడం లాంటిది చేయగలరు మరియు సామాజిక సామాజికంగా అందరూ కలిసి ఉండటం వల్ల ఒకరికి నచ్చకపోయినా మిగతావారు ఆ విషయాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ వ్యక్తిగతంగా వినోదం అనుకుంటే మనకు నచ్చితే మాత్రం మనం చేస్తాము కావున అందరూ వ్యక్తిగతమైన వినోదానికి తోడ్పడడం మొదలుపెట్టారు అంతేకాకుండా జరుపు మారుతున్న కాలంతో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ వలన అందరూ తమ చేతుల్లోనే ఉన్న మొబైల్స్ వాడటం వలన వాటితో సమయాన్ని వెచ్చిస్తున్నారు దాంతో కుటుంబాలతో కూడా కలవడం తగ్గించారు మరియు చుట్టాలను కలవడం తగ్గించారు ఇలా అందరినీ కలవకుండా వారిలో వారు మాత్రమే వినోదించడం మొదలుపెట్టారు ఇలా చాలా విధంగా మారింది దీనిపైన అభిప్రాయం నాకు పూర్వకాలంలో అందరూ కలిసి ఉన్న వినోద్ కలిసి చేసే వినోదాలు అంటే చాలా ఇష్టం దానితో ఒకరినొకరు కలవడం వారి గురించి తెలుసుకోవడం సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి మరియు అందరితో కలిసి ఉండడంవల్ల మనలో మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలా ఆత్మవిశ్వాసం పెరగడం వలన మనం సమాజంలో చురుగ్గా ఉండగలుగుతాము ఇలా ఒంటరిగా ఉండడం కన్నా సమాజంలో అందరితో కలిసి ఉండటమే మంచిదని నా అభిప్రాయం